ఏవండి చెప్పండి మాకు ఇల్లు కట్టుకొనటానికనే రెండు సెంట్లు ఇల్లు కట్టుకొనటానికి లోన్ కావాలి అండి ఏ కౌంటర్ కాడికి వెళ్ళాలి ఏమేమి కావాలి సార్ మరి స్థలంమీదే సార్ రెండు సెంట్లు అండి ఉన్నాయి సారు మాది తణుక్కాదు సార్ మాది మాది మాది ఉండ్రాజవరం అండి తూర్పుగోదావరి జిల్లా అండి మాది తూర్పుగోదావరి ఉండ్రాజవరం అండి అది ఒక మండలం అండి ఉండ్రాజవరం అనేది ఒక్క మండలం అండి పెద్ద ఊరే అండి ఉండ్రాజవరం కూడా అదే అండి మూడు లక్షలు ఇస్తారా అండి ఏమేమి పెట్టాలండి మీకు

అలాగే సార్ అలాగే అండి అయితే ఈరోజే రమ్మంటారా అండి ఆయ్

అలాగే సార్ అల అలాగే సార్ అలాగే అండి ఫస్ట్ మాది అక్కడ అండి ఉండ్రాజవరంలో

ఒకే అండి వస్తాను అండి మధ్యాహ్నం నుండి వస్తాను అలాగే సార్

అలాగే సార్ అలాగే సార్ అలాగే సార్ ఓకే సార్